అవును మ్యామ్ చెప్పండి ఓకే మ్యామ్ ఏ సిమ్ మ్యామ్ జియోనా ఎయిర్టేలా ఐడియానా ఒకే మ్యామ్ మీకు వన్ మంత్ రీచార్జ్ కావాలా టూ మంత్స్ చెప్పండి మ్యామ్ ఎలా మీకు జియో కదా మ్యామ్ వన్ మంత్కి ఐతే ప్యాకెజ్ ట్వంటీ ఫోర్ డేస్కి ఉంటుంది అలాగే ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ డేస్ అయితే వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ కూడా ఉంటుంది మ్యామ్ మీకు డే ఓన్లీ డేటానా లేదా కాలింగ్ కాల్సా చెప్పండి మ్యామ్ డేటాతో కలిపి కాల్స్ రెండూ కలిపితే ట్వంటీ ఫోర్ డేస్కి అయితే టూ నాట్ నైన్ రూపీస్ మ్యామ్ వన్ జీబీ వస్తుంది ఒకవేళ ట్వంటీ ఎయిట్ డేస్ అయితే టూ ఫార్టీ మ్యామ్ వన్ వన్ జీబీ వస్తుంది ఫ్రీ టాక్ టైమ్ మ్యామ్ ఇస్తాము యస్ మ్యామ్ త్రీ మంత్కి ప్యాకేజ్ ఉంది సిక్స్ మంత్స్కి ఉంది అలాగే వన్ ఇయర్కి కూడా ఉంది మ్యామ్ మీరు ట్రై చేస్తారా మ్యామ్ దాని రేట్ చెప్పాలి మ్యామ్ త్రీ మంత్స్ ప్యాకేజ్ మీకు ఎంత పడుతుంది అంటే ఎరౌండ్ సిక్స్ హాండ్రెడ్ ఆర్ సెవెన్ హాండ్రెడ్ పడుతుంది మ్యామ్ మీకు డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది ప్లస్ ఫ్రీ కాల్స్ మ్యామ్ యస్ మ్యామ్ రీసెంట్గా అయితే ఒప్పో వచ్చింది మ్యామ్ అలాగే రే రియల్మి ఇంకా ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న ఐఫోన్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ కూడా వచ్చింది మ్యామ్ మీకు లుక్స్ బట్టి కావాలి అంటే ఐఫోన్ కొనవచ్చు క్యామ్కి కూడా ఐఫోన్ చాలా బాగా ఉంటుంది అలాగే ఒప్పో కూడా బాగుంటుంది మ్యామ్ మీరు మీ బడ్జేట్ చెప్పండి నేను దాన్ని బట్టి మొబైల్ చెప్తాను ఇప్పుడు అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నడుస్తుంది మ్యామ్ బయట మన దగ్గర అయితే మీకోసం వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకి ఇస్తాము మ్యామ్ మీరు వచ్చి మాట్లాడితే మ్యామ్ అల్రెడీ నేను టెన్ థౌజండ్ తగ్గించాను ఒకవేళ మీరు మా వచ్చి మాట్లాడితే మే మేబీ తగ్గించవచ్చు ఉన్నాయి మ్యామ్ చాలా ఉన్నాయి మ్యామ్ మీకు మీరు వస్తే దానికి బట్టి మేము చూపిస్తాము మీకు మీ టేస్ట్ బట్టి ఓకేనా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్